మన సాంప్రదాయ సందర్భంలో నృత్యాలు ఎలాంటివంటే భరతనాట్యం అండ్ మన జానపద గేయాలు వాళ్లు జానపద గేయాలు ఏం చేస్తారంటే ఎక్కువ రెడ్డి శారీ కట్టుకుంటారు వాళ్లు ఇంకా ఎక్కువ నగలు ధరించరు కాళ్ళకు పెద్దపెద్ద గజ్జలు పెట్టుకుంటారు మన భరతనాట్యం చేసే వాళ్ళు అంటే గోష్ చీర కట్టుకుంటారు కాళ్లకు గజ్జలు పెట్టుకుంటారు వడ్డానం పెట్టుకుంటారు ముక్కుపుడక కమ్మలు నగలు కొబ్బ జడ వేసుకొని జడ బిళ్ళలు పెట్టుకుంటారు వాళ్ళు ఇంకా చాలా రెడీ అవుతారు భరత నాట్యం వాళ్ళు జానపద గేయాలు వాళ్లు ఎక్కువ రెడీ అవ్వరు నాకైతే జానపద గేయాలు అంటే చాలా ఇష్టం భరతనాట్యం కూడా ఇష్టమే కాకపోతే వీళ్ళు ఎక్కువ రెడీ అవుతారు వాళ్ళు ఏం ఉండదు ఫేషియల్ చేయరు ఏం చేయరు వాళ్ళు డైరెక్ట్ వస్తారు డ్యాన్స్ చేస్తారు శారీ కట్టుకొని గజ్జెలు పెట్టుకొని వీళ్లయితే రెడీ అవ్వుడు ఫుల్ సేపు పడతుంది అందుకే నాకైతే జానపద సాం గేయాలు అంటే చాలా ఇష్టం మళ్ళీ వాళ్ళు చెప్పినాంక ఇంకా చాలా బాగా ఇష్టం వాళ్ళు చెప్పంగా వినుడు అంటే కూడా ఇష్టం అది చూడడం అన్నా కూడా ఇష్టమే అది చేయడం అన్నా కూడా ఇష్టమే కాకపోతే నాకు రాదు నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తా ఫ్యూచర్ లో నా పిల్లలకు ఎవరికైనా నా తోటి వారికి ఎవరికైనా చెప్తా నాకు అవి అంటే చాలా బాగా నచ్చుతాయి ఎందుకంటే వాళ్లు చేసే డ్యాన్స్ కూడా చాలా బాగుంటది ఎందుకంటే భరతనాట్యమంటే డైలీ ఎవరైనా ఇస్తారు ఇట్లా ఇప్పటి వాళ్ళు జనరేషన్ వాళ్ళు జానపద గేయాలు ఎవ్వరు ఎక్కువ చేయరు ఎందుకంటే వాళ్ళు భరతనాట్యం డ్యాన్స్ స్టెప్స్ డీజే అవన్నీ వచ్చేసినాయి కాబట్టి మనకు ఎక్కువ జానపద అరుదుగా ఉంటాయి జానపదాలు జానపద గేయాలు ఎందుకంటే వారు ఎక్కువ వెనకటి కాలంలో ఉండేవారు ఇప్పుడు చాలా తక్కువమంది అయ్యారు అవి యూట్యూబ్ ఫోన్ లో చూసి అయినా సరే నేర్చుకోవాలని నా బట్టు నా పట్టుదల